నాకు ఆకుకూరలు పెంచడం చాలా ఇష్టం తోటకూర అండ్

తోటకూర కొత్తిమీర పుదీనా ఇవి పెంచుతాను గార్డెన్లో ఎందుకంటే అవి అమ్ముకోవడానికి వీలుగా ఉంటాయి తోటకూర తినడానికి కూడా మనకు చాలా ఆరోగ్యాం అండ్ హెల్డీ కాబట్టి తోటకూర కూడా వేయించుకొని మేము తినడానికి వాడుకుంటాము పుదీనా కొత్తిమీర మాత్రం బయట అమ్ముకుంటాము అది కాకుండా పళ్ళ విషయానికి వస్తే పామీగ్రనిట్ బ్లాక్బెర్రీ అండ్ జామకాయలు సీతాఫలం కాయలు రేగు కాయలు ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ ఇవి ఖచ్చితంగా పెంచడం వల్ల మనకే సీజన్లో ఆ ఫ్రూట్ తినే వెసులబాటు ఉంటుంది బయటకి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు ఈ కాలంలో లేదు ఎందుకంటే ప్రతీ ఒక్కరూ పెస్టిసైడ్స్ వేసి పెంచడం అవన్నీ వల్ల మన ఇంట్లో పెంచుకున్న ఫ్రూట్స్ అయితే మనకు అధిక పోషక విలువలు అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ అయితే ఇంట్లోనే పెంచుకుంటాము అండ్ మొక్కల విషయానికి వస్తే చామంతి మందారం బంతిపూలు ఇవన్నీ పూజల్లో పెట్టడానికి పెంచుకుంటాము అండ్ ఆడవాళ్ళకి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పూలమాల పెట్టుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి పూలను కూడా పెంచుకుంటాము ఇవి మా ఇంట్లో మేము ఇష్టపడే మొక్కలు